నేను ఇప్పటివరకు చాలా మత గ్రంధాలను కథనాలను పాఠాలను చాలా చదివాను అందులో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు చాలా బాగా ఆకర్షించాయి ఆత్మబలి రక్షాబంధన్ అనే కథనాలు నన్ను బాగా ఆకర్షించాయి నేను వీటినుండి సమాజంలో ఇలా కూడా జరుగుతాయని తెలుసుకున్నాను